హలో సార్ నేను కాలేజ్ స్టూడెంట్ సార్ నల్గొండ నుంచి మా వస్తున్నాను సార్ ప్రస్తుతానికి కాలేజ్లో ప్రాజెక్ట్ వర్కు ఉంది సార్ కొద్దిగా బైక్ రెంట్ కావాలి స్కూటీ డియో సార్ డియో స్కూటీ వన్ మంత్ కావాలి సార్ కొద్దిగా ప్రాజెక్ట్ వర్కు ఉంది ప్రాజెక్ట్ ఆఫ్ ప్లేస్ కాలేజ్ నుంచి చాలా దూరం ఉంది కొద్దిగా ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది సార్ బస్సెస్లో ఓకే సార్ అంటే స్టూడెంట్స్ కదా సార్ అలా తక్కువ అలా ఏమి ఉండదా అంటే రెంటెడ్ కదా సార్ కొద్దిగా ఓకే సార్ ఓకే పా ఓకే సార్ ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి ఇంకా సార్ నాకు ఇంకొక అంటే రేపు రేపు తీసుకోవడానికి అవుతుందా సార్

ఓకే సార్ అంటే మనం ఏ టైమ్ తీసుకుంటే ఆ టైమ్ టు టైంకి వన్ డే అని కౌంట్ లేకపోతే మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు అట్ల నార్మల్ కౌంట్ ఓకే సార్ సార్ ఇలా పేమెంట్కి ఏమైన బిల్ ఐమీన్ రిసీట్ ఉంటుందా లేకపోతే నార్మల్గా పేమెంటేనా సార్ ఓకే సార్ ఒకేసారి ఐమీన్ స్టార్టింగ్ లో ఫోర్టీన్ థౌసండ్ ఏమి అవసరం లేదు కదా సార్ అంటే కొద్దిగా ఇన్స్టాల్ టైప్లో పే చేద్దామని ఇన్స్టాల్మెంట్ టైప్లో ఓకే సార్ ఓకే సార్ రేపు రేపు ఈవి రేపు ఆఫ్టర్నూన్ అలా వచ్చి తీసుకుంటాం సార్ స్కూటీ అ థ్యాంక్ యూ సార్